ఓకే ఓకే మీది ఎక్కడ ప్లేసు విజయవాడ దగ్గరన డెలివరీ చార్జెస్ పడుతాయండి మీకు అంటే మీకు ఏ రోజు రావాలి ఓకే అండి మేము విజయవాడలో ఉంటాము అక్కడి నుంచి పంపిస్తాము ఓకే ఎంత కావాలి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అంటే మీరు ఒక్కొక్క ఒక కేజెస్ లాగా చెప్పండి మళ్ళీ మాకు కన్ఫ్యూజ్ అయుద్ది కదా అంటే ఎక్కువ తక్కువ తెలియదు కదా మాకు కేజీ ఒక ఫోర్ మెంబెర్స్కు వస్తుంది ఫోర్ మెంబెర్స్ కాకపోయిన ఒక ఫైవ్ మంచిగా తినే వాళ్ళకు అయితే ఫైవ్ మెంబర్స్కు వస్తుంది ఓకే అండి చికెన్ అయితే ట్వంటీ ఫైవ్ కేజెసు కేజీకి వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ కేజెస్కి ట్వంటీ ఫైవ్ ఇన్టూ వన్ ఫిఫ్టీ ఎంత అవుతుందో అంత ఇవ్వండి ఇంకా డెలివరీ చార్జెసు ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పడతాయి ఓకే మీరు అడ్రస్ నాకు వాట్సాప్లో సెండ్ చేయండి మేము పంపిస్తాము ఓకే

క్వాలిటీ బాగుంటుంది అండి మీరు చూసుకో మీకు తీసుకున్నాక తెలుస్తుంది కదా చికెన్ ఎంత మటన్ ఎంత ఓకే అండి ఓకే

ఓకే అండి మీరు వాట్సాప్లో నాకు పంపించండి నేను చెప్తాను ఓకే